మా సంస్కృతిలో ప్రధాన వృత్తి గురించి మాట్లాడాలి అంటే మా సంస్కృతిలో తోలుబొమ్మలు తోలుబొమ్మల ఆటకు మంచి స్థానం ఉంది కావు కాకపోతే ప్రజలు దాని నుండి బయటకి వచ్చేసారు దానికి కారణం ఏమిటంటే ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన టెక్నాలజీ దానివల్ల మనుషులు తమ సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోయారు ఎక్కువగా సెల్ ఫోన్లుపైన కంప్యూటర్లపైన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు దీనివల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు తగ్గుతున్నాయి సంస్కృతి తగ్గుతున్నాయి సంస్కృతి సాంప్రదాయాలు తగ్గుతున్నాయి తోలుబొమ్మలాటను పూర్వంతో పోల్చుకుంటే నేడు ఎవరు పట్టించుకోవడం లేదు ఈ వృత్తిని ప్రజలు పూర్తిగా వదిలేశారు దీనివల్ల తోలుబొమ్మలాట మీద ఆశ బ్రతికే ప్రజలు బతికే ప్రజలు వారికి ఉపాధి ఉండటం లేదు దానివల్ల వారు అనేక పనులకు వెళ్ళడం తమ కళలను మార్చు మార్చుకోవడం తమ కళలను చంపేసుకోవడం వంటివి జరుగుతున్నాయి దీనివల్ల వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది అలాంటి వృత్తులను మనం ఎప్పుడూ వదులుకోకూడదు మన నేటి తరం మారాలి అని అనుకుంటున్నాను